అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అవును సార్ ఆ అలా అని లేదు సార్ నెం నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ హైదరాబాద్కి అందువల్ల అకౌంట్ క్లోస్ చేద్దామనుకుంటున్నాను మరి చెన్నై సైడ్ వెళదాం అనుకుంటున్నా సార్ ఆ వద్దు సార్ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది దీన్ని క్లోస్ చేసేద్దామనుకుంటున్నాను అంతే ఇంక

ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదండి

ఒకసారి నేను అడిగి చెప్తాను మా వాళ్ళని ఆ లేదు లేదు లేదు లేదు లేదు లేదు అంటే అన్ని క్లియర్ చేసుకుని నేను చెన్నై వేల్దామనుకుంటున్నాను అంతే బ్యాంక్ వన్నీ క్లోస్ చేసేసి విత్డ్రావల్ లెటర్ పంపించి

వచ్చిందండి రేపు క్లియర్ చేస్తాను

బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా తెచ్చి ఇవ్వమంటారా ఆ ఓకే బ్యాంక్ బుక్ కూడా తెచ్చేయమంటారా ఓకే ప్రెజెంట్ బుక్ ఓకే ఆ

ఓకే ఖచ్చితంగా తెచ్చేస్తాను

అవునండి

తీసుకొస్తాము సార్ ఖచ్చితంగా తీసుకొస్తాను రేపు మార్నింగ్ రేపు పొద్దున్నే పది గంటలకు రావచ్చా

ఆ ఓకే అండి

ఆ ఓకే తీసుకొస్తాము ఆ ఓకే ఇంఫార్మ్ చేస్తాం